నాకు ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరు ఆయన తన సహజ సిద్ధమైన నటన ప్రత్యేకమైన శైలి మరియు సామాజిక సేవలకు తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున బాపట్లలలో జన్మించారు ఆయన ప్రముఖ నటుల చిరంజీవి మరియు నాగేంద్ర బాబులా తమ్ముడు ఆయన తన జీవితాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ప్రారంభించారు ఆ తర్వాత ఆయన నటించిన తొలిప్రేమ చిత్రం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది ఆయన నటించిన తమ్ముడు ఖుషి గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది వకీల్ సాబ్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్బాస్టర్స్గా నిలిచాయి పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన అనేక సామాజిక సేవలను కూడా చేస్తూ ఉంటారు ఆయన ఒక ట్రష్ట్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాని ద్వారా సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు ఒక ఆదర్శం ఆయన తన నటన సామాజిక సేవల ద్వారా ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆయన తెలుగు సినీ పరిశ్రమలే కాదు తెలుగు సమాజంలో కూడా అక్కడ ప్రభావంతమైన వ్యక్తి